సార్ నేను మీకు బడ్జెట్కు తగ్గట్టుగా చేయగలను మీ బడ్జెట్ ఎంతో చెప్పగలరా నేను మీ ఇంటిని చూసి అంచనా వేయగలను మీకు కావాలనుకున్న రంగులు పనితీరు టైం అన్ని చూసి బడ్జెట్ అంచనా వేస్తాను నేను మంచి క్వాలిటీ పెయింట్లు వాడతాను మీరు మీ ఇష్టమైన రంగులు ఎంచుకోవచ్చు పని సుమారు ఒక రెండు మూడు రోజులలో పూర్తవుతుంది ఇది మీ ఇంటి స్థతి గోడల పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది నేను ఇంతకుముందు చాలా ఇళ్ళలో పెయింటింగ్ వేసాను చేశాను మీరు నా పని చూడాలనుకుంటే నా ఫోటోలు కూడా చూపిస్తాను మీ ఇంటికి వస్తాను సార్ నేను రేపు ఇల్లుని చూసి బడ్జెట్ చెప్తాను ఓకే సార్